హలో

నేను వెజిటెబుల్ షా షాప్ నుండి చేస్తున్నాను అండి నేను వెజిటెబుల్ షాప్ నుండి కాల్ చేస్తున్నాను అండి మీరు కస్టమర్ తీసుకు వస్తాం అండి ఎంత కావా ఎన్ని కావాలి అని ఓకే అంటే

వంకాయలు నలభై రూపాయలు కేజీ అండి అవునండి మీకు ఎన్ని కిలోలు కావాలండి ఓకే అండి డిస్కౌంట్ ఇస్తాం అండి అదే అండి డిస్కౌంట్ ఇస్తాం అండి మేము డిస్కౌంట్ ఇస్తాం అండి మీకు ఫంక్షన్ ఉంది అంటున్నారు కదా డిస్కౌంట్ ఇస్తాము ఇంకా ఏమేమి కావాలండి ఓకే అండి దొరుకుతాయి అండి డిస్కౌంట్ ఇస్తాం అండి మేము కూడా పాలకు సంబంధించినవి ఏమి లేవండి వెజిటేబుల్స్ ఉంటాయి అండి మా దగ్గర అవునండి ఓకే అండి ఎప్పుడు వస్తారండి ఓకే అండి రేపు మార్నింగ్ వస్తారా అండి మేము సిక్స్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తాం అండి మార్నింగు మీరు సెవెన్ అవునండి మీరు సెవెన్కు అలా రండి ఓకే అండి